నమస్కారం నేను ఆదిలాబాద్ జిల్లాలో నివసిస్తున్నాను తెలంగాణ రాష్ట్రం నా కమిటీ వచ్చి శ్రీ సాయి నగర్ కమిటీ నాకు ఆధార్ కార్డ్ అందలేదు కానీ నాకు నోటిఫికేషన్ వచ్చింది మీకు ఆధార్ కార్డ్ అందచేయబడింది అని నేను పోయిన నెల పదవ తారీఖున ఆధార్ కార్డ్ని మార్చడానికి ఆధార్ కార్డ్ సెంటర్ దగ్గరకి వెళ్ళి ఫిర్యాదు చేసి మార్పించుకున్నాను నాకు ఈ నెలలో కానీ రేపు నెలలో కానీ వస్తుందని తెలియచేశారు కానీ ఈరోజు ఉదయం నేను చూడగానే మే నాకు నోటిఫికేషన్ వచ్చింది ఏమంటే మీ ఆధార్ కార్డ్ ఇప్పటికి అప్ అందచేయబడింది అని వచ్చింది కానీ నాకు మాత్రం ఎవరి నుండి ఆధార్ కార్డ్ రాలేదు వాళ్ళు ఆధార్ కార్డ్ని పోస్ట్బాక్స్ లే ఉత్తరం ద్వారా పంపిస్తామని చెప్పారు కానీ డెలివరీ బాయ్ నుండి లేదా డెలివరీ అబ్బాయి మా ఇంటికి రాలేదు నాకు ఎవరు ఆధార్ కార్డ్ ఇవ్వలేదు దయచేసి దీన్ని మళ్ళీ ఒకసారి చూడండి నా దాని నా ఆధార్ కార్డ్ యొక్క వివరాలు అన్నీ మీకు ఈ తిరుణంలో అందచేయడం జరిగింది దీన్ని మరొక్కసారి చూసి పొరపాటుపడి ఉంటే నా ఆధార్ కార్డ్ నాకు ఇవ్వండి ఆధార్ కార్డ్ అనేది మా హక్కు దాని లేకపోతే నేను ఈ భారతదేశంలో ఒక వ్యక్తిని అని తెలియడం చాలా కష్టం అందుకని మీరు ఒకసారి వేరే వారి దారిలో నాది పొరపాటు వచ్చిందేమో అని చూసుకుని నా ఆధార్ కార్డ్ నాకు మళ్ళీ తిరిగి డెలివరీ చేస్తారని కోరుకుంటున్నాను ఈ ఆధార్ కార్డ్ నేను ఏ టైంకి ఎప్పుడు ఎక్కడ తీసుకున్నానో మరియు ఏ మీ సేవ సెంటర్లో చేయించుకున్నానో అన్ని వివరాలు మీకు తెలియచేశాను కావున మీరు దయచేసి ఒకసారి చూసి వెతికి నాకు తొందరగా పంపించండి దీనివల్ల నాకు ఆధార్ కార్డ్ వచ్చిందని ఆధార్ కార్డ్ వస్తే మీకు కృతజ్ఞతగా ఉంటాను ఆధార్ కార్డ్ లేకపోయేసరికి ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి ఆధార్ లేకపోయేసరికి బయట ఎక్ ఏ దానికి వెళ్ళినా కానీ రేషన్ కార్డ్ దగ్గరకి బియ్యం వేయడానికి కానీ బియ్యం వేయించుకోడానికి కానీ ఆధార్ కార్డ్ లేకపోవడం వల్ల వాళ్ళు వేయటంలేదు ఆధార్ కార్డ్తో ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా చాలా అవసరం ఉంటుంది మాకు సా ఏదైనా ఏదైనా జరిగినప్పుడు ఆధార్ కార్డ్ కావాలి లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మాకు ఏ ఏ పరీక్షలు చేయడానికి రావు ఆధార్ కార్డ్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మరి అది ముఖ్యమైనది కనుక ఏమా మీరు ఆధార్ కార్డ్ని వెతికి పే వెతికి ఎక్కడ పోయిందో తెలుసుకొని లేదా నా ఇవి మా నా వివరాలు చూసి ఆధార్ కార్డ్ని మళ్ళీ పంపిస్తారని కోరుకుంటున్నాను